హలో మహాలక్ష్మి హోమ్ ఫుడ్సా అండీ మీకు చేసింది మాకు లడ్డూల ఆర్డర్ మే మాకు లడ్డూలు కావాలి అండి మాకు పెళ్ళి ఉంది ఒక ఫైవ్ డేస్లో పెళ్ళి ఉందండి పెళ్ళికి లడ్డూలు కావాలి లడ్డూలు పది కిలోలకి ఎంత తీసుకుంటారు అండి మీరు మూడు వందల అరవై రూపాయలా అవునా అండీ పది కిలోలకి మూడువందల అరవై రూపాయలు తీసుకుంటారా అవునా లడ్డూలు తగ్గించరా అండీ రేటు రేటు అంతే ఉంటుందా మీ దా మీ షాప్లో కొంచెం తక్కువ చేయండి డిస్కౌంట్ ఇవ్వండి కొంచెం లేదండి కొంచెం తగ్గిస్తే మేము తీసుకుంటాము కదా అవునా సరే అండీ మేము వేరే హోమ్ ఫుడ్స్లో ట్రై చేస్తాము అండీ సరే హలో హోమ్ ఫుడ్సా అండీ విజయలక్ష్మీ హోమ్ ఫుడ్సా మాకు పది కిలోల లడ్డూలు కావాలి అండి ఎంత అండీ కాస్ట్ మూడు వందల ముప్పై రూపాయలా అండీ కొంచెం డిస్కౌంట్ చేస్తారా అండీ లడ్డూలు బాగుండాలి మంచి క్వాంటిటీ చూడండి మంచిగా నెయ్యి ఎక్కువగా వేసి చేయాలి అండి మాకు పెళ్ళిలో ఆర్డర్ ఉందని చెప్పి మీ అందరికి వాయినం ఇచ్చే ఆర్డర్ ఉంది అండి ఇవ్వాలి కాబట్టి లడ్డూలు కావాలి మాకు ఒక ఫైవ్ డేస్లో అయితే బాగుండు కావాలి అండి పెళ్ళికి కంపల్సరీ కావాలి మూడు వందల ముప్పైకి అయితే బాగుంటుంది కదా అండీ రేటు పది పది కిలోల లడ్డూలు సరే అండీ తక్కువ చేయరా అండీ ఏమి డిస్కౌంట్ చేయరా కొంచెం తగ్గితే కొంచెం ఎక్కువ తీసుకుంటాము కదా అండీ ఇంకా కొంచెం తగ్గించండి మేడం మీరు తగ్గిస్తే మేము ఇంకో కేజీ ఎక్కువ తీసుకుందామని మా ఉద్దేశం అండీ సరే అండీ మేము వేరే హోమ్ ఫుడ్స్లో ట్రై చేస్తాము అండీ సరే అండీ భాగ్య హోమ్ ఫుడ్సా అండీ హలో భాగ్య హోమ్ ఫుడ్సా హలో ఆ అవునా సరే అండీ మేము పెళ్ళికి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినాము అండి లడ్డూలు అవసరం ఉన్నాయి మాకు ఒక ఫైవ్ డేస్లో మాకు పది కిలోల లడ్డూలు కావాలి అండి అది మాకు అనుకూలమైన రేట్లో ఇస్తే మేము కంపల్సరీ తీసుకుంటాము మంచిగా టేస్టీగా ఉండాలి మంచిగా చేయండి లడ్డూలు మూడు వందల ఇరవై రూపాయలా అండీ సరే అండీ మూడు వందల ఇరవైకి అయితే మేము తీసుకుంటాము అండీ నువ్వు డేట్ చెప్తాను అండి ఆ రోజు వరకు డెలివరీ ఆర్డర్ తీసుకోండి మీరు ఇప్పుడు నేను కొన్ని డబ్బులు ఇస్తాను ఆర్డర్ పెట్టండి ఇప్పుడు ఎంత ఇమ్మంటారు అండీ ఆర్డర్ టూ టూ హండ్రెడ్ ఇవ్వమంటారా అండీ సరే అండీ ఇప్పుడు టూ హండ్రెడ్ ఇస్తాము అడ్వాన్స్ ఫైవ్ డేస్ వరకు మొత్తం కంప్లీట్ చేయండి లడ్డూలు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇప్పుడు అడ్వాన్స్ తీసుకోండి మూడు వందల ఇరవైకి ఇవ్వండి పది కిలోల లడ్డూ లడ్డూలు అండీ సరే అండీ సరే థాంక్ యూ అండీ సరే